మీరు ఆఫీసులో సవాలుతో కూడిన ఏదైనా ప్రాజెక్టు లేదా పనిని ఎదుర్కొన్న సమయం గురించి చెప్పండి మీరు దానిని ఎలా చేయగలరు నేను అంటే ఒక ఆఫీసుకి వెళ్ళాను అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులో నాకు వాళ్ళు ఒక ఆఫీసులో ప్రాజెక్టు వర్కు ఇచ్చారు ఆ ప్రాజెక్టును ఇంత టైంలో కంప్లీట్ చేయాలి అని మెన్షన్ చేశారు అండ్ ఒక టూ అవర్సులోపు కంప్లీట్ చేసి నాకు ఇవ్వాలి అని చెప్పారు ఆ పని ఆ ప్రాజెక్టు వల్ల నేను ఎదుర్కొన్న సమయము అంటే హాఫ్ ఆన్ అవర్కు ఒకసారి వాళ్ళు కాల్ చేసి కంప్లీట్ అయ్యిందా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందా అని కాల్ చేసి అడిగారు బట్ ఇంకా కాలేదు లేదు నాకు ఇంత స్ట్రెస్ తెప్పించకండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కాల్ చేస్తాను మీకు మీరు ఎందుకు ఇలా ఊరికే పదే పదే కాల్ చేస్తున్నారు సమయం గురించి ఊరికే ఎందుకు చెప్తున్నాం అంటే సమయం ఇంపార్టెంట్ బట్ టూ అవర్స్లో టూ అవర్స్లో చేయమన్న పనిని నేను వన్ అండ్ హాఫ్ అవర్లో నేను కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చాను ఆ సమయం ఇక్కడ వృధా చేయకూడదు ఎందుకంటే మనకి కావాల్సిన సమయం మనం ఈరోజు టైం తిరిగి పోతే రేపు టైం మళ్ళీ గడవదు సో అందుకే టైంను వేస్ట్ చేయకుండా మనం సవాలుతో కూడిన ప్రాజెక్ట్ కానీ ప్రాజెక్టులను సమయస్పూర్తితో సమయం ఇన్ ఇన్ టైంలో అంటే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను